సహా సార్ చెప్పండి సార్ మీకు ఏమి కావాలి

ప్లయిన్ నోట్బుక్స్ కావాలా రూల్డ్ డబుల్ రూల్డ్ ఫస్ట్ డబల్ రూల్డ్ ఉన్నాయండి ఏవి కావాలి ఓకే అండి ఎన్ని ఇవ్వాలండీ కేజీకి అయితే ఫోర్ బుక్స్ వస్తాయండి కేజీ వచ్చేసరికి వన్ సిక్స్టి పర్ కేజీ రూల్డ్ బుక్స్ వచ్చి వన్ ఎయిటీ అండి కేజీ అన్రూల్డ్ బుక్స్ అయితే వన్ సిక్స్టి అండి మీకు అంటే హండ్రెడ్ పేపర్స్ కావాలా లేకుంటే టూ హండ్రెడ్ పేపర్స్ కావాలా లేకుంటే టూ థర్డ్ బుక్ కావాలా ఓకే టూ హండ్రెడ్ పేజెస్ అయితే అది మనకు వచ్చి కేజీ వచ్చి వన్ ఎయిటీ వస్తుంది అండి ఫోర్ బుక్స్ వస్తాయండి బల్క్ అంటే మీకు ఎన్నికేజీస్ కావాలి ఓకే టెన్ టెన్ కేజీస్ కావలి కదండీ మొత్తం మీకు టెన్ కేజీలు కావాలంటే ఎయిటీన్ హండ్రెడ్ అవుతుందండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ కాబట్టి మీకు డిస్కౌంట్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్లో ఇచ్చేస్తాను అండి ఇంకా డిస్కౌంట్ కాదండి మీరు అడిగింది టూ హండ్రెడ్ పేపర్స్ టెన్ కేజీస్ కదండి బుక్స్ మీరు తీసుకునేది ఆల్రెడీ టూ హండ్రెడ్ ఇచ్చాను డిస్కౌంటు నా నంబర్ ఉంది అమౌంట్ ఇస్తే ఇస్తాను అండి సిక్స్ పీ బల్క్లో తీసుకుంటే అయితే ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది అండి వన్ పెన్సిల్కి ఫైవ్ రుపీస్ అని చెప్పి ఫోర్ రుపీస్కి ఇవ్వలేము కదా ఓకే అండి థర్మాకోల్ అయితే సో ఫోర్ బై సిక్స్టీన్ అయితే ట్వంటీ ఫైవ్ రుపీస్ ఇంకా పెద్దది కావాలంటే చార్ట్ సైజులో కావాలంటే ఫిఫ్టీ రూపీస్ అండి చార్ట్ వచ్చి పర్ చార్ట్ టెన్ రుపీస్ అండి ఓకే అండి థ్యాంక్ యూ